ఈత నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం మొదట్లో నాకు నీళ్ళంటే చాలా భయం ఉండేది అంటే నీటిలో దూకితే ఊపిరాడదు అని కొంచం భయం ఉండేదనమాట తర్వాత మేము చిన్నతనంలో అంటే ప్రైమరీ ప్రైమరీ క్లాస్ చదివేటప్పుడు మేము ఒక ఐదు మంది అమ్మాయిలు ఉండేవాళ్ళమటా మా స్నేహితులందరూ కలిసి ఒక చిన్న కొలనులో మునగడం మునగడం నేర్చుకున్నాం ఫస్టు తర్వాత చెక్ డ్యామ్లలో నీళ్ళు నిల్వ ఉండేది అక్కడికి వెళ్ళి మేము చిన్నచిన్నగా ఈదుతూ ఈతను నేర్చుకున్నాం మా స్నేహితులు అందరూ కూడా కలిసి మేము ఈత నేర్చుకోవడం అనేది జరిగింది చెరువులు ఎప్పుడన్నా చెరువులు దగ్గరకు వెళ్ళినప్పుడు డ్యామ్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఈత కొట్టడం అనేది మాకు బాగా అలవాటయిందనమాట నేను మా స్నేహితురాలైనా కళ్యాణి అని అమ్మాయికి ఈత కొట్టడం లో సహాయం చేశాను ఇంకా మా తమ్ముడికి ఈతను నేర్పించాననమాట అంటే ఆ అబ్బాయి కొంచం భయపడుతూ ఉంటే ఆ అబ్బాయికి మొలతాడు పట్టుకొని అట్లా ఈత కొట్టడంలో కొంచెం సహాయం చేసేదాన్ననమాట ఇంకా మా ఊర్లో చాలామంది పిల్లలు వర్షాకాలం వస్తే చెరువుల్లో నీళ్ళు చెరువుల నీళ్ళు పారుతుండేది ఆ నీటిలో చాలామంది ఈత కొట్టకుంటూ ఉంటారు ఆ సమయంలో చూడాలంటే వాళ్ళు చాలా ముచ్చటగా ఉంటుందనమాట ఇందులో అంటే ఒకసారి ఏమైందంటే మా పక్క ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు అంటే పిల్లలు ఇంక నీరు నీరు ఎక్కువగా ఉంటే వాళ్ళక్కూడా జాలీగా ఉంటుంది కదా ఆడుకోడానికి అలాగ ఆడుకోడానికి వెళ్ళాడనమాట ఆ అబ్బాయి ఆ అబ్బాయ్ కొంచము ఎక్కువగా నీళ్ళు లోతు ఉండడం వల్ల ఆ అబ్బాయి అట్లే కొంచం మునిగిపోవడం గమనించారనమాట తర్వాత ఆ అబ్బాయిని ఎట్లన్నా కాపాడాలి అనేసి ఇంక మనం ఒకటే సహాయం చేయలేము కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట ఇలాగా ఈ అబ్బాయి మునిపోతాండాడు రండి అనేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ సహాయంతో ఆ పిల్లవాడ్ని కొంచెం కాపాడ్డం అనేది జరిగిందనమాట ఇంకా నీళ్ళల్లో పడిపోయిన పిల్లవాడికి కాసేపు ఊపిరాడకుండా అంటే కొంచం సైలెంట్గా ఉన్నాడు మాకు కొంచం భయమే భయమేసింది అనమాట తర్వాత అబ్బాయికి పొట్టను ఒత్తడం వల్ల కొంచం పొట్టలోని నీళ్ళు కొంచం బయటికి పోయి కొంచము శ్వాస అనేది ఆడిందనమాట ఆ శ్వాస ఆడటం గమనించిన తర్వాత మాక్కొంచం సంతోషం కలిగింది ఎప్పుడూ కానీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయం చేయడం నేర్చుకోవాలి అందుకే ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు అంటారనమాట చిన్నపిల్లలకు చదువు నేర్పడం ఎంత ముఖ్యమో ఈత నేర్పడం అనేది కూడా చాలా అవసరం ఇంకా చిన్న పిల్లలకి వర్షాకాలంలో బడికి వెళ్ళేటప్పుడు నాన్నా కాలువల్లో అక్కడ ఇక్కడ దూకొద్దండి ఆడద్దండి అనేసి జాగ్రతలు చెప్పాలి ముఖ్యంగా ఈత కొట్టడం అనేది చాలా ముఖ్యమైన